హలో అవునండి మేమె అండి మాట్లాడుతుండేది చెప్పండి చేసుకుంటామండి ఏ ఏ ఏ ఊరు ఏ అడ్రస్ అండి మీది ఓకే అండి చేసుకుంటామండి తప్పకుండా చేసుకుంటామండి ఎడ్యుకేషన్ అంతా కూడా బాగా చెప్పిస్తామండి అందరూ ఎక్కువ చిత్తూర్లో ఉండే స్టూడెంట్స్ అందరూ ఎక్కువగా మా స్కూల్కే వ వస్తూ ఉంటారు మీరింకా కావాలంటే కూడా మీరు ఎంక్వైరీ చేసి కూడా జా జాయిన్ చేపిచ్చచ్చండి సపరేట్గా ఆయా ఆయాలు వర్కర్లు అందరిని కూడా పెట్టానండి స్టాఫ్ అంతా కూడా బాగా చూసుకుంటారండి చిన్నపిల్లోల్లకి ఏ విధంగా చెప్పాలి అనేదంతా కూడా చెప్తారండి ఫీజస్ అంతా ఇప్పుడు ఏ ఏ దీనికి జా జాయిన్ చేపిస్తారండి ప్లే క్లాసా యూకేజీ ఆర్ ఎల్కేజీ అండి ఓకే అండి ఎల్కేజీ వాళ్లకొచ్చి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సెకండ్ క్లాస్ అనేవాళ్ళకొచ్చి ఒక ఫిఫ్టీ థౌసండ్ పే చెయ్యాల్సి వస్తుందండి మీకు ఇష్టమైతే నేను అడ్మిషన్ రాసుకుంటానండి అంతా బాగుంటుంది మేడం మీరొకసారి ఎంక్వైరీ చేసుకొని చిత్తూరులో అంతా కూడా అడిగినారంటే చెప్తారు మా స్కూల్ గురించి మీ ఊళ్ళో నుంచి కూడా అడిగితే చెప్తారు చెప్తారండి ఓకే యా చెప్పండి చిల్డ్రన్స్ మీ మీరేవిధంగా అయితే చూస్తారో మా స్కూల్లో ఆయాలు వర్కర్లంతా కూడా అదెలాగా చూసుకుంటారండి మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదండి మేము బాగా చూసుకుంటామండి వాళ్ళెలాగైతే ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది కూడా మీరు మాకు తెలియకుండా కూడా వచ్చి చెక్ చేసుకొని చూడచ్చండి అలాంటిదేమి జరగదండి వాళ్ళని చెప్పిచ్చే విధానంలో బట్టే మేం మాట్లాడే విధానంలో బట్టే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే చేంజ్ అవుతారండి మేరే ఒకసారి మీరు వచ్చి స్కూల్ని మొత్తమంతా ఇ ఇక్కడుండే వాతావరణమంతా మీరొకసారి చెక్ చేసుకొని చూసుకొని కూడా జాయిన్ జాయిన్ చేపిచ్చండి ఇంకా చుట్టుపక్కలంతా కూడా అడిగి కనుక్కోండి మా స్కూల్ గురించి మీకు చెప్తారు ర మీకెప్పుడు వీలైతే అప్పుడు రండి ఓకే మేడం మీకు నచ్చినప్పుడే మీ మీ హస్బెండుని కూడా తోడుకొని రండి మీ హస్బెండు మీ ఇంకా ఎవరైనా ఉంటే కూడా చెప్పండి మా స్కూల్ గురించి ఇంకా ఇక్కడే జాయిన్ చేపిచ్చమని చెప్పండి ఓకే మేడం ఏ ఇంకేమి లేదండి మీకంతా మొత్తమంతా అక్కడ మీ బంధువులు ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళకంతా కూడా చెప్తారా మా స్కూల్ గురించి చెప్పండి ఓకే మేడం థ్యాంక్స్ మేడం